అవునండి చెప్పండి ఎవరు చెప్పండి టూర్ టైపా అండి

రెండూ అవైలబుల్గా ఉన్నాయండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ అవైలబుల్గా ఉన్నాయి మీకీ అంటే మీరు ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటా అంటే వచ్చి తీసుకోవచ్చు కాకపోతే నా బెస్ట్ సజెషన్ ఏంటిదంటే ఆన్లైన్లో తీసుకోవడమే కొంచెం బెటర్ అంటా ఎందుకంటే ఆన్లైన్ అయితే విత్ ఇన్ అంటే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అవైలబుల్లో లేనిది ఏంటిది అన్నీ చూపిస్తుంది మళ్ళీ మీరిక్కడికి వచ్చి ఓన్లీ టికెట్ కోసం ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళి అంటే టైం వేస్ట్ అండి మీకు ఆన్లైన్ అయితే అవైలబుల్గా ఉంది క్యాస్ట కాస్టా ఒక టికెట్టు ఇప్పుడు మీరంతా ఎళ్ళాలంటుర్రు కాబట్టి మీరు అంతా ఓకే ట్రైన్ ఉండదు కదా మ్యాడమ్ కొంచెం ఒక దగ్గర దిగి మళ్ళీ ఇంకొకటి ఇట్లా తీసుకోవడం అది మేము చెప్పలేము ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మీరూ చూ బుకింగ్ రైల్వే దాంట్లో ఇప్పుడు రైల్వే వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్ల ఓక్ అంటే ఒకవేళ ఈరోజు మొత్తం సీట్స్ అన్నీ ఖాళీగా ఉంటే ఈరోజే వచ్చేస్తుంది లేకపోతే సీట్స్ అన్నీ ఖాళీ లేకుండా ఇట్లుంటే వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది మ్యాడమ్ వెయిటింగ్ లిస్ అంటే చాలా మంది ఇట్లుంటే వెయిటింగ్ లిస్ట్లో పడితే ఒక టూ డేస్ అన్నా కనీసం పడుతుంది వెయిటింగ్ లిస్ట్లో లేకపోతే ఈ అంటే వెంబడే ఈరోజే వచ్చేస్తాయి ఒకవేళ మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా రీఫండ్ పాలసీ ఉంటుంది మ్యాడమ్ అంటే రీఫండ్ మీరు టికెట్ కొన్నా సగం ప్రైజ్ మీకు వచ్చేస్తుంది పర్ చెయ్యండి ఆ వెబ్సైట్కు వెళ్ళి బుక్ చెయ్యండి అవుతుంది నో ప్రాబ్లం ఓకే అండి థ్యాంక్ యూ